నమస్కారం అండి నేను రిఫ్రిజిరేటర్ తీసుకున్నాను అది తీసుకుని కొన్ని రోజుల తర్వాత దాని నుంచి నాకు అన్నీ నష్టాలు కనపడుతున్నాయి అది కూలింగ్ ఎక్కువ అవ్వట్లేదు దాని నుంచి వాటర్ రావడం మొదలయింది అది కరెంట్ని ఎక్కువ లాగేస్తుంది దాని ద్వారా కరెంట్ బిల్ ఎక్కువగా రావడం జరుగుతుంది అందులో ఏ పదార్థం పెట్టిన చెడిపోవడం మొదలయింది అది తీసుకోవడం వల్ల నేను మా డబ్బులు వృధా చేశానేమో అన్న సందేహం నాలో వచ్చింది ఆ రిఫ్రిజిరేటర్ నాకంత పని జరిగినట్టుగా అనిపించడం లేదు అది నేను తీసుకోవడంలో విఫలం అయ్యానని అనుకుంటున్నాను